మా ప్రాంతంలో శిల్పాల తయారీ అనేది చాలా గొప్పది అదేవిధంగా బయట నుంచి కూడా చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు అక్కడ ఒక మంచి విషయం ఏమంటే అక్కడ ఉన్న విగ్రహాలు చాలా ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా నిర్ణయిస్తారు నిర్మిస్తారు వివిధ రకాలలో దేవుళ్ళు కానీ ఒక మనిషి రూపంలో ఉన్న విగ్రహాలు కానీ ఎన్నో తయారు చేస్తూ ఉంటారు బయట నుంచి కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఫారనర్స్ కానీ నా పట్టణంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారు ఇంకా ఇంకా చూస్తే కూడా అక్కడున్న శిల్పాలు తయారు చేసే వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు రోజుకి ఐదు నుండి పది శిల్పాలు వరకు తయారు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న రాళ్ళతో చాలా వివిధ రూపాలు కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ ఉన్న శిల్పాల్లో ముఖ్యంగా చూస్తే దేవుడి విగ్రహాలు దేవుని విగ్రహాలు చూస్తే అక్కడ చాలా చాలా

ఉంటాయి అదేవిధంగా స్టాచ్చు అనేది ఫుల్గా నిర్మిస్తూ ఉంటారు శిల్పాల తయారీ తయారీ అనేది ఒక గొప్ప విషయం అదేవిధంగా మన